నేను ఈమధ్య వేడి నీళ్ళ స్నానం కోసం గీజర్ కొనుక్కున్నాను దాని కారణంగా నాకు కాలం వృథా కాకుండా ఉంటుంది పాత్రలలో మార్చడం పని కూడా తప్పీ పోయినది దాని వల్ల చాలా ఉపయోగం పొందుతున్నాను గీజర్ వల్ల మనీ కూడా తక్కువ కరెంటుతోనే జరుగుతుంది కాబట్టి గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది